పిల్లలకు ఖోఖో కబడి చాలా ఇష్టమైన ఇష్టమైనదిగా వాళ్ళు భావించడం జరుగుతుంది పిల్లలు ఖోఖో ఆడటం ద్వారా చాలా యాక్టివ్గానూ హుషారుగాను ఉంటారు ఎందుకంటే ఎక్కువగా పరిగెత్తుతూ తిరగడం ద్వారా వాళ్లకి ఉన్నటువంటి ఆరోగ్యము మెరుగుపరుస్తుంది వ్యాయామం లాగా ఉంటుంది ఎక్కువ పిల్లలు చెమట పట్టడం ద్వారా చాలా యాక్టివ్గానూ హుషారుగాను ఉంటారు దీని ద్వారా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం అనేది రాదు అదే విధంగా కబడ్డీ కబడ్డీ కూడా చాలా యాక్టివ్గానూ హుషారుగాను ఆడుతారు ఎందుకంటే కబడ్డీ ఆడడం చాలా జాగ్రత్తగా ఆడాలి ప్రాణాపాయంతో కూడినది ఎందుకంటే కబడ్డీలో ఆడడం ద్వారా అనేక రకాలైనటువంటి ప్రాణం జరిగేది అపాయం జరిగేది కూడా ఉంటుంది దీని ద్వారా ఖోఖో అనేది ఒకరిపట్ల ఒకరు ఫ్రెండ్స్తో కాని చాలా ఉత్సాహంగా వాళ్ళు పరిగెడుతూ ఎక్కువగా తిరుగుతూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఆడటానికి ప్రయత్నిస్తారు కబడ్డీ నందు ఆ విధంగా ఉండదు ఎందుకంటే వాళ్లు ఒక భావోద్వేగంతో కోపంతో ఆడుతారు అలాంటిది చాలా వాళ్ళకి మానసిక స్థితికి దారితీస్తుంది కాబట్టి ఆ విధంగా మనము వాళ్ళని ప్రోత్సహించాలంటే ఒక చాలా పిల్లలకి మనము ముందుగా చెప్పాలి ఇది ఒక ఫ్రెండ్షిప్ జాలీగా ఆడడం గేము మనము భావోద్వేగంగా మనము ఆడకూడదు అనేసి ముందుగా వాళ్ళకి చెప్పాలి ఖోఖోలో ఆ విధంగా ఉండదు ఒకరిపట్ల ఒకరు అర్థం చేసుకుని పరిగెడుతూ రన్నింగ్ రేస్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా పరిగెడుతూ వాళ్ళను ఒకరినొకరు ఆడుతూ ఉంటారు అదేవిధంగా క్రికెట్ క్రికెట్ కూడా చాలా ప్రాణాపాయం ఇది చాలామంది ఎక్కువగా ఇష్టపడి గేమ్ క్రికెట్ ఎక్కువగా ఆడడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అది కూడా మనం ఆడేటప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని మనము చాలా చక్కగా జాగ్రత్తగా మనం భద్రపరుచుకొని మనము క్రికెట్ ఆడాలి క్రికెట్ ఆడేటప్పుడు బాల్ దానిమీద కాన్ఫిడెంట్గా ఉండి ఎదుటి వ్యక్తిని మనం ఎదుర్కొనే విధంగా ఉండాల ఆ విధంగా పరిగెత్తడానికి చురుకుగాను పరిగెంత పరిగెత్తలా ఎందుకంటే ఇంకొక వ్యక్తి మన యొక్క మీద బాలు విసిరి వేయడం కూడా జరుగుతుంది అలాంటిది మన మీద ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా మనము చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి మనము క్రికెట్ గేమ్ కూడా ఆడాలా ఆ విధంగా ఆడటం కూడా చాలా మనకి స్కిల్ డెవలప్మెంట్లాగా మనకి హెల్తీగాను ఆరోగ్యంగాను మన యొక్క ఆరోగ్యం చురుకుగా ఉంటుంది ఎక్కువగా వ్యాయామం చేయడం రన్నింగ్ పరిగెత్తడం ద్వారా మన యొక్క ఆరోగ్యము చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఎందుకంటే రోజు పరిగెత్తు తెల్లారితో పరిగెత్తడం అదేవిధంగా సాయంత్రం పరిగెత్తడం ద్వారా మన యొక్క ఆరోగ్యము చాలా హెల్తీగాను పౌష్టికంగాను మన యొక్క ఆరోగ్యము మెరుగుపరుస్తుంది ఆ విధంగా చేయడం ద్వారా కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గానూ హుషారుగాను చురుకుగాను పాల్గొంటూ తమ ఆరోగ్యాన్ని భద్రపరుచుకుంటారు